సెలబ్రేషన్స్ ఫైన్ డైనింగ్ చెప్పండి ఓకే అండి ఉంటుందండి ఎప్పుడు ఫ్రెష్ స్టాక్లోనే అవైలబుల్గా ఉంటుంది మీకెంత ఎంత క్వాంటిటి అంటే హోమ్ డెలివరీ తీసుకో తీసుకుంటారా లేకపోతే ఇక్కడే రెస్టారెంట్లోనే తింటారా ఓకే అండి రెస్టార్ రెస్టారెంట్ అయితే ఇంకొక హాఫ్ ఆన్ అవర్ వరకి ఇక్కడికి రీచ్ అయ్యేటట్టుగా రండి మేము స్టార్ట్ అయింది కుకింగ్ ఆల్రెడీ అంటే ఎప్పటిదప్పుడు అట్ల బల్క్ మీద వచ్చి ఇక్కడ ఒక ట్వెంటీ ఫిఫ్టీన్ మినిట్స్ అంత రెడీగా ఉంటుంది కాని బేక్ చేయాలి కదా మీరొచ్చాకనే బేక్ చేస్తం అన్నట్టు అందుకే మీరొస్తే మీకొచ్చేవరకి బేకింగ్ అంత కంప్లీట్ అయిపోయుంటుంది మా మా రెస్టా మా రెస్టారెంట్లో ఫేమస్ అదే ఇక్కడా చికెన్ ముఘ్లాయ్ ఇక్కడ ఎక్కడ చుట్టుపక్కల ఏ రెస్టారెంట్లో కాని ఇక్కడెక్కడ కాని ఈ ఫుడ్ అనేది దొరకదు మేం స్పెషల్లీ స్పెషల్ చెఫ్స్ని పెట్టి ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయిస్తాం ఇది చేయడానికి ఓన్లీ స్పెషల్ చెఫ్ మాత్రం ఉంటారు అతను మళ్లీ వేరే ఏది చూసుకోడు ఓన్లీ ఇదొక్కటే ప్రాడక్ట్ చేస్తడు టెన్ ప్లేట్స్ కావాలా మీరు మీరు స్టార్ట్ అయ్యి మీరు స్టార్ట్ అయ్యి రండి మీరు వచ్చేసరికి అది ప్రిపేర్ అయిపోతుంది రాగానే ఆర్డర్ పెట్టుకుంటే కంప్లీట్ అవుద్ది మీకు డెలివరీ పెడతాం ఓకే టెన్ టెన్ టెన్ ఎట్ ఏ టైమే టెన్ ఎట్ ఏ టైమే డెలివరీ పెట్టమంటరా లేకపోతే ఫైవ్ పీసెస్ ఒక సారి ఫైవ్ ఒక సారి టెన్ టెన్ మెంబర్స్ వస్తున్నారుగా ఓకే టెన్ ఒకేసారి పెట్టేస్తాం ఓకే అండి థర్టీన్ థర్టీ మినెట్స్ ఆగి రండి డిష్ అనేది మీకు రెడీగా ఉంటుంది ఓకే అండి